వినోద్ ఎలక్ట్రానిక్సా మేడం ఇప్పుడు మేము కొత్తగా ఇల్లు కట్టినాము మాకు ఎల్జి కంపెనీ టీవీ వాషింగ్ మెషిను ఫ్రిడ్జ్ ఏసీ కావాలి మేడం ఫార్టీ టూ ఎల్జి టూ సెవెన్ సింగిల్ డోరే చాలూ టు సెవెంటీ టు ఫిఫ్టీ సార్ ఏసీ వాషింగ్ మెషిన్ అది నాకు కరెక్టుగా ఐడియా తెలియదు మేడం ఏసీ ఏది ఫైవ్ స్టార్ అయితే బాగుంటుంది అనుకుంటా ఉన్నాము వాషింగ్ మెషిన్ మేడం ఫ్రంట్ అంటే కేజీస్ అంటే దాన్ని బట్టి మనకు రేటు ఎక్కువ అవుతుందా మనకు సిక్స్ పాయింట్ ఫైవ్ అయితే ఎంత వస్తుంది మేడం అవునా అది మొత్తం మేము ఈఎమ్ఐ తీసుకోవట్లేదు మేడం నెట్ పేమెంటే మాకు ఆఫరా డిస్కౌంటా ఉంటే చెప్తే తీసుకునేదానికి బాగుంటుంది సరే మేడమ్ ఇప్పుడు మాకు అన్నీ ఒకే రోజు దొరుకుతుందా ఫ్రీ డెలివరీనా సరే మేడం నేను ఇంట్లో కనుక్కొనీ రేపు కాని మీకు ఫోన్ చేస్తాను మంచి క్వాలిటీనే కావాలి మేడం మాకు త్రీ

అంటే టూ ఇయర్సు వన్ ఇయరా ఉంటుందా మేడం సరే మేడం నేను మీకు కాల్ చేస్తాను మళ్లీ మీకు కాల్ చేస్తాను కొంచెం చూసి అన్నీ బెస్ట్గా ఉండేదే పెట్టండి మేడం ఓకే థ్యాంక్ యు మేడం ఓకే